మాకు ఆవులున్నాయి ఆ ఆవులతో కొన్ని ఉపయోగకరమైన వస్తువులని మనం తయారుచేసుకోవాలి అట్లాంటి మా ఇంటి పక్కన పెరటి ఉంది ఆ పెరటులో మనకు వంటకాలకి కావలసిన తోట మొక్కలని నాటుకుంటే మంచిది ఆ తోట మొక్కలు మంచిగా పెరగాలంటే కొన్ని ఎరువులు వాడాలి ఆ ఎరువులు ఏవంటే ఆవుపేడ మట్టి ఆకు ఈ మూడుని మంచిగా కొన్ని రోజులకి మగ్గపెట్టి అది మట్టిలో కలిపి ఆ యొక్క మొక్కలను నాటి నీళ్లు వేసి మంచిగా ఆ యొక్క ఎరువులతో ఆ మొక్కలు బాగా పెరుగుదల అవుతుంది పెరుగుదలతో మంచిగా మనకు కాయగూరలు కావాలంటే ఆ యొక్క పోషక పదార్ధాలు ఆ యొక్క మొక్కలకి కలిగిస్తుంది అప్పుడు మనం ఏం చేసుకోవాలంటే బాగా పెరిగినట్లైతే ఇంకా కొన్ని వంటకి మొక్కలు టమోటా బెండ బీరకాయ ముల్లంగి చిక్కుడు బీట్రూటు క్యారెట్టు ఆకు కూరలు ఇవన్నీ మనం పండించుకోవచ్చు మనం మార్కెట్లో ఉండే కాయగూరలని ఎదురుచూడనవసరం లేదు మనము ఆ రసాయనిక ఎరువులతో పండించిన పంటలు మనకు మన శరీరానికి ఎప్పటికి హానికరమే అందువల్ల మన పెరటిలో ఉండే మొక్కలను మంచిగా మనము పోషించి దాన్ని మంచిగా పండించి మంచి దిగుబడి మంచి కాయగూరలు మనకు అందిస్తాయి ఆ కాయగూరలు ఎంత మంచిగా అందిస్తాయో మనము ఆ కాయగూరలని మనము మనము వాడితే వంటకాలకు మంచిది అట్లయితే ఆ యొక్క కాయగూరలని మనము తోటలో ఉంచి మన పక్కన ఉండేవాళ్ళకి చెప్పాలి మాకు చూడు మాకు స్థలముంది కాబట్టి మేము మొక్కలు నాటుకున్నాం ఊరికే సమయము కాలము వృధా అవుతుంది డబ్బులు వృధా అవుతుంది ఈ రోజుల్లో వెయ్యి రూపాయలు తీసుకుపోతే కాని ఒక ఐదు ఐదు కేజీలు పట్టే బ్యాగ్ కూడా నిండడం లేదు మన సొంతంగా టైంని కాలక్షేపం చేయకుండా ఎదో ఒక సమయాన్ని వేస్ట్ చేయకుండా మనం ఆ మట్టే గిట్టే లోడి కొన్ని మొక్కలు కొన్ని విత్తనాలు మనం మొలకెత్తి పండిస్తే అది మంచిగా మనకు పండే అవకాశం ఉంది అందుకు మనం దాన్ని మంచిగా సరితూగి దానికి నీరు ఎరువు అన్ని లభించేటట్లు ఆ యొక్క మొక్కలకు మంచి సౌకర్యాన్ని అందిచేటట్లు మనం దాన్ని మంచి కంచి వేసి కాపుదలగా పెట్టి దాన్ని మనం ఒక మన బిడ్డలు మన ఇంట్లో బిడ్డలను మనం ఎట్లా మనం చూసుకుంటామో అలా ఆ మొక్కలను కూడా మనం చూసుకోవాలి అలా అయితే ఇప్పుడు స్ట్రైక్ ఏదో ఒకటి వచ్చేసింది మనకు ఒక ఫంక్షన్ అనమాట అప్పుడు మనకు ఏం కావాలా చానా ఫ్లవర్స్ కావాలా అదే మన తగినంత మనకు చేతిలో అయినంతే ఏ ఫ్లవర్స్ పెట్టాలో మల్లి కనకాంబరం రోస్ ఇవన్నీ మనకు పెంచుకోగలిగే ఆసక్తి మనకుంది అట్లా పెంచిన యెడల మనకు అది మంచి దిగుబడిని ఇస్తుంది మనం కూడా అలా మనం చేసి మన చుట్టూ పక్కల ఉండే వాళ్ళకి కూడా మనం ఈ విషయాన్ని వాళ్ళకి గుర్తుగా చెప్పి ఆ పనిని వాళ్ళు నిర్వర్తించేటట్లు మనం ఆ యొక్క కంపోర్ట్ ఎరువుని వాడాలి రసాయనిక ఎరువు వాడకూడదు అది మంచిది కాదు మనిషినికి హానికరమే శరీరానికి మనం హాస్పిటల్కి పెట్టాల్సిందే ఇప్పుడు హాస్పిటల్లో పోవాలంటే ఈ రోజుకి ఒక నంబర్కి ఎట్లా ఫిఫ్టీ థౌసండ్ అవుతుంది వాళ్ళు మనం ఎప్పుడు పేషంట్ రాబోతారో అని చూసుకుంటారు మనం ఏం చేస్తాం ఆ యొక్క హాస్పిటల్లో మనకి యాభై వేలు అయింది లక్ష రూపాయలు అయ్యిందని మనం బడాయిగా చెప్పుకుంటాం వాళ్ళు తీసుకుంటారు మన దగ్గర జీతం వాళ్ళు తీసుకుంటారు మనకు ఆరోగ్యం పెట్టరు వాళ్ళు ఈ రోజు రా రేపు రా అంటారు ఎందుకు ఆడ ఇయ్యాలి మనం మన చుట్టూ ఉండే స్థలాన్ని మనం మంచిగా పోషణ పదార్ధాలనే మనం పండించుకోగలం మంచి తడి ఎరువులు మనకు మిగిలిన కిచెన్లో తోటకు కాయలు అవన్నీ వేస్ట్ అయితే ఆ యొక్క పంటలో మట్టిలో వేసి మంచిగా కలుపు లేకుండా ఆ యొక్క పంటను మంచిగా పండించాలి ఇదే మీకు చెప్పేది ఈ విషయం నేను మంచిదో నాకు మంచిది